ఖచ్చితంగా భారత ప్రభుత్వం రైతులకు అనేక ప్రయోజనాలు మరియు రుణాలను అందిస్తుంది వీటిలో పంట బీమా ఇది ప్రకృతీ వైపరీత్యాలు తెగుళ్ళు మరియు వ్యాధుల వల్ల నష్టాల నుండి రైతులను కాపాడుతుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది కేంద్ర ప్రాయోజిత పథకం అనేది పథకం ఇది రైతులకు అనేక రకాల పంటలకోసం పంట బీమాను అందిస్తుంది ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ఇది ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు అందిస్తూ ఆర్థిక సహాయాన్ని బదిలీ చేసే మరియు ఈ ఎరువులు విత్తనాలు మరియు ఇతర వ్యవసాయ ఇన్పుట్లకు సబ్సిడీలను అందించడానికి డిబిటీ పథకం ఉపయోగ ఉపయోగించబడుతుంది వ్యవసాయ క్రెడిట్ బ్యాంకులు రైతులకు పంటల సాగు నీటి పారుదల మరియు వ్యవసాయ యంత్రాల కొనుగోలుతో సహా వివిధ ప్రయోజనాల కోసం రుణాలను అందిస్తున్నాయి మార్కెట్ జోక్యం ధరలు తగ్గుముఖం పట్టకుండా రైతులను కాపాడేందుకు ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కొనుగోలు చేస్తుంది పరిశోధన మరియు అభివృద్ధి కొత్త పంట రకాలు ఎరువులు మరియు వ్యవసాయ పద్దతులను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ వ్యవసాయంలో పరిశోధనా మరియు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఈ ప్రయోజనాలు మరియు రుణాలకు ఆనందంగా రైతులు ప్రభుత్వం నుండి ఆశించారు మెరుగైన మార్కెట్ సదుపాయాలని అందిం అందింది రైతులు తమ ఉత్పత్తిని సరసమైన ధరలకు విక్రయించగలిగారు వాతావరణ మార్పులకు చిరునామా వాతావరణ మార్పు వ్యవసాయానికి పెద్ద ముప్పు కలుగు నిరోధక పంట రకాలు మరియు నీటి పారుదల వ్యవసాయం వంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు అవసరమైన వనరులు అందించటం ద్వారా ప్రభుత్వం సహాయ పడుతుంది